జంతు వ్యర్ధాలను రైతులు కంపోస్టింగ్గా వాడుతూ ఉంటారు కం రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ ఎరువులు వ్యవసాయంలో వాడి దానికి ఏ విధమైన మందులు వాడకుండా కంపోస్ట్ ఎరువులతో మంచి పంటలు పండించి ఏ విధమైన రసాయనిక చర్య జరుగకు లేని వ్యవసాయ ఉత్పత్తులు ధర కూడా ఎక్కువగా ఉంటుంది దానికి వచ్చిన దిగుబడి తక్కువైనా ధర ఎక్కువగా ఉంటుంది కనుక రైతులు కూడా దానిని ప్రోత్సహించి ఎక్కువగా లాభాలను ఆర్జిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల ద్వారా అనేక రకమైన రోగ బాధితులకు మూలం అవుతున్నాయి అందుకని కొంతమంది రైతులు కంపోస్ట్ ఎరువులు జంతు వ్యర్ధాలను రైతులు కంపోస్టింగ్ ఎరువుగా వాడి తమ పంట పొలాలలో వేసి పంటని అభివృద్ధి చేసుకుంటూ దానికి పంటలో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ప్రయత్నిస్తాము